నేను చాలా సార్లు చదివిన పుస్తకం ఫైవ్ పాయింట్ సమ్ వన్ ఈ పుస్తకం నాకు ఎందుకు నచ్చిందంటే మనము ఇంటర్ పూర్తయాక చాలామంది ఐ ఐ టకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు కానీ అందరూ చదువుకున్న వాళ్ళే ఈ పుస్తకంలో మనకి ఏం చెప్తారు అని అంటే ఐ ఐ టీలో ఎలా ఉండకూడదు అంటే అందులో ఏ చెడు పనులు చేయకుండా ఎలా ఉండాలి అనేది ఈ పుస్తకం నేర్పుతుంది దీన్ని సినిమాగా నేను చాలాసార్లు చూడాలనుకుంటున్నాను ఎందుకంటే పుస్తకంని సినిమా ద్వారా తీస్తే అది చాలా మంది పిల్లలకు ఉపయోగపడుతుంది మళ్ళీ పుస్తకం ఎవరు చదవరు కాబట్టి సినిమాల ద్వారా అన్న వాళ్ళకి తెలిసే ఎక్ తెలిసేది శాతంగా ఉంటుందని భావిస్తున్నాను